అవునండి చెప్పండి ఓకే ఓకే చెప్పండి మీకు ఏమి ప్రాబ్లం ఉంది ఓకే అంటే మీరు వాటికి ఫస్ట్ సరే సరైనా తిండి పెట్టాలండి తర్వాత వాటి ఉండే సరౌండింగ్స్ అన్నీ ఎప్పుడు క్లీన్గా ఉంచుకునేలాగ చూసుకోవాలి ఉంటుంది అండి ఉంటుంది అది మీరు ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ అయితే అవి రాస్తాను మీరంతసేపు మాత్రం సరౌండింగ్స్ అవి క్లీన్గా ఉంచడం అది అంటే ఈ మధ్య వాటికి చాలా వాటికి బర్డ్ ఫ్లూ అది వస్తుంది సో అది మనకు కూడా తింటే అది మనకు కూడా అంటే ఓకే